నేను ఒక ఇయర్ ఫోన్స్ అనే ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కొనుగోలు చేశాను ఈ ఇయర్ ఫోన్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి దీని ద్వారా పాటలు వింటుంటే చాలా బాగా ఒక ఆనందం ఇస్తుంది ఇవి చాలా బాగున్నాయి మాములు ఇయర్ ఫోన్స్ కంటే ఇవి చాలా బేస్ వస్తున్నవి దీనిలో పక్కన మాట్లాడే మనుషుల మాటలు కూడా వినపడకుండా ఇది చాలా బాగుంది పక్కన వస్తున్న డిస్ట్రబెన్సెస్ ఏమి రాకుండా ఇది చాలా బాగుంది అవి ఏమి వినపడకుండా ఇవి స్పష్టంగా ఉంది మనము కాల్స్ మాట్లాడుకున్నప్పుడు కూడా ఇవి ఎటువంటి డిస్ట్రబెన్స్ లేకుండా అవతల మాట్లాడే వ్యక్తికి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట స్పష్టంగా వినిపిస్తుంది ఇయర్ ఫోన్స్ నాకు చాలా నచ్చాయి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ ప్రొడుక్ట్ చాలా మంది కొనుకోవచ్చు